తెలుగులో మాట్లాడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలుగదు కానీ తెలుగులో మాత్రం వ్రాసేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఒత్తులు తప్పులు వచ్చేవి తెలుగులో మాట్లాడటంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు కానీ వ్రాసేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురుకొన్నాను